ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి స్టడీస్ అనేది చాలా బావుండిద్ది ఎందుకంటే ఇప్పుడు జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఇలాంటివి ఇవ్వడం వల్ల డిగ్రీ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు మనీ ప్రెషర్ లేకుండా సగం మనీ ఆయన ద్వారా వచ్చేటట్టు సో కొంచెం హెల్ప్ అవుతుంది దానివల్ల ఎక్కువ ప్రెజర్ పడదు పేరెంట్స్ మీద అలాగే ఇంటర్ ఇంటర్ ఇంటర్లోపు ఉన్నవాళ్ళందరికి అమ్మఒడి ఇలాంటి పథకాలు రావడం వల్ల అలాగే స్కూల్లో చదువుకుంటున్న వాళ్ళకి బట్టలు కుట్టించుకో బట్టలు లేకపోడం యూనిఫార్స్కి మనీ లేకపోవడం వల్ల యూనిఫార్స్ కూడా వాళ్ళే స్పొన్సర్ చేసి యూని యూనిఫామ్ ఇప్పుడు అబ్బాయిలైతే షర్ట్స్కి స్టిచ్చెస్ చేసి మరి ఇస్తున్నారు అలాగే వాళ్ళు ఇంకా ఏంటంటే బ్యాగ్స్ ఇవన్నీ ఇస్తున్నారు ఆయన సో దానివల్ల పిల్లలు ఇంకా కాన్సెన్ట్రేషన్ పెట్టుకొని చదువుకుంటున్నారు